హలో నమస్తే సార్ సార్ నాకు అలాగే మా పిల్లలకు బూట్లు మరియు చెప్పులు కావాలి తప్పకుండా కూర్చుంటాము అది తెలుసు సార్ అందుకే మీ దుకాణం దగ్గరకు వచ్చాము సార్ ఈ బూట్లు ధరలు కొంచెం చెప్తారా అలాగే సార్ ఇవి కాకుండా ఇంకా కొత్త రకం బూట్లు ఉన్నాయా ఉంటే చూపించండి అయితే అవి చూపించండి ఇది చాలా బాగున్నాయి దీని ధర ఎంత చెప్పండి సరే సార్ ఈ రెండు జతలు ప్యాక్ చెయ్యండి అలాగే చెప్పులు కూడా చూపించండి అవును చాలా బాగున్నాయి ధర ఏంతో చెప్పండి సరే బాగా తగ్గించాలి మరి ఎక్కువ రేటు చెప్పకూడదు ఈ మూడు జతలు ప్యాక్ చెయ్యండి అలాగే ధన్యవాదములు